నేను చాలా కష్టపడి చదువుతాను నేను టెన్త్ లో నాకు నైన్ పాయింట్స్ వచ్చాయి నాకు చదువు అంటే చాలా ప్రాణం నేను ఇంటర్ లో బైపిసి ఇంగ్లీష్ మీడియం తీశాను అందులో నైన్ పాయింట్స్ తెచ్చుకున్నాను తర్వాత డిగ్రీ లో బిఎస్సి సిబిజెడ్ గ్రూప్ తీశాను అందులో చాలా ప్రాజెక్ట్ వర్క్స్ ఇంకా డ్రాయింగ్ ల్యాబ్ కు వెళ్ళడం ఇలా జరుగుతుంది మనకు చాలా విధాలుగా చదువు ఉపయోగపడుతుంది చదువు ఎప్పుడు కూడా వేస్ట్ అవ్వదు చదువు అంటే చదువు ఉంటేనే ఉద్యోగం వస్తుంది చదువు లేకపోతే మనం ఎక్కడా పనికి రాము